సన్నబడడానికీ ప్రయత్నించే వారికి మొదట వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారంటే నండి ఆ ఇక్కడ నే కాదు మా గ్రామంలోనే లేపోతే మా ఊర్లోనే కాదు గానీయండి ఏ ద్వారా అయిన ముందు అధిక మోతాదులో తిండం తగ్గిస్తారండి ఒకటి వ్యాయామం ఎక్కువ చేస్తారు వాళ్ళు తెల్లవారి జాము లేవగానే ఈ వాకింగ్కి గాని లేకపోతే తమ శరీరం అంతా వ్యాయామం ఎక్కువ చేస్తారండి రెండోది ఏంటంటే వాళ్ళు బయట తినరండి బయట తినే చిల్లర తిండ్లుంటాయ్ కదండీ ఈ బజ్జీలు లేకపోతే ఈ వడా లేకపోతే కొత్త కొత్త ఏఏయో వస్తున్నాయి గదండి బయట ఆ తిండ్లు తగ్గించడానికి ఎక్కువ మక్కువ చూపుతారండి ఇంకోటేంటంటే వాళ్ళు పొద్దున్నే లేవగానే వాళ్ళకడుపునిండా టిఫిన్ తినకుండా వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే లేచి వ్యాయామం చేసిన తర్వాత వ్యాయామం అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సోడి జావ వాళ్ళ ఇంట్లోనే కాచుకొని వాళ్ళు సోడి జావ తాగుతారండి ఈ సోడి జావ తాగిన తర్వాత మధ్యాహ్నం తక్కువ మోతాదు అంటే ఎంత తింటే వారికి కడుపుకి సరితుందో అంటే మరి కడుతుండగా కాదు కానీ వాళ్ళు ఎంత తింటే వాళ్ళకి తట్టుకోగలరో అంత మోతాదులో ఏం చేస్తారంటే వాళ్ళు ఆహారం తీసుకోడం జరుగుతాదండి మాంసకృతులు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకుంటే తీ తీసుకోకుండా ఏంటంటే ఈ అధిక ఫ్యాట్ ఉన్న ఈ ఆహారాలు తీస్కోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటారు రాత్రి మాట్లు ఏం చేస్తారంటే అన్నంకి బదులు ఈ చపాతీ గాని పులక గాని ఇలాంటివి తినడానికి ఎక్కువ మక్కువ చూపుతారండి ఖాళీ సమయాల్లో బయట డ్రింక్లు అవి ఇవి కాకుండా ఏంటంటే పళ్ళరసాలు అవి తాగడానికి ఎందుకంటే వాళ్ళ ఒంట్లో ఉన్న ప్రాథమికమైన కొవ్వు శాతం తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారం వెళ్ళాలి కానీ వీట్లంన్నింటినీ పక్కన పెట్టుకుంటా మొదట వ్యాయామం అండి వారెంత వ్యాయామం చేస్తే అంతా మాంసం వాళ్ళ వాళ్ళ శరీరంల వెస్ట్ ఆ వెస్ట్ అంతా తగ్గడానికి తోడ్పడతుంది